పుస్తకాలతో పాటు మ్యాగజైన్లు మరియు వార్తా పత్రికలను కూడా నేను చదువుతాను నేను కొన్ని మ్యాగ్జైన్లను చదివాను ద న్యూ యార్కర్ ఈ మ్యాగజైన్ యొక్క కవితలు కథలు వ్యాసాలు మరియు విమర్శలు నాకు చాలా ఇష్టం నేను చదివిన ఇంకో మ్యాగజైన్ ద అట్లాంటిక్ ఈ మ్యాగజైన్ యొక్క రాజకీయాలు సామాజిక సమస్యలు మరియు సాంస్కృతిక అంశాలపై వ్యాసాలు నాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి నేను రోజు మ్యాగజైన్లతో పాటు పుస్తకాలతో పాటు వార్తాపత్రికలను కూడా చదువుతాను వార్తాపత్రికలలో వచ్చే వార్తలను మరియు వార్తాపత్రికలలో జరిగే అంశాలను నేను స్పష్టంగా కనుగొంటాను నేను చదివిన మరో మ్యాగజైన్ ద ఎకనామిస్ట్ దీనిలో అంతర్జాతీయ వార్తలు మరియు విశ్లేషణలు నాకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి నేను చదివిన వార్తా పత్రికలలో ఇది ఒకటి ద వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ వార్తా పత్రిక యొక్క ఆర్థిక కవరేజీ నా కెరీర్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఈ మ్యాగజైన్లు మరియు వార్తా పత్రికలను చదవడం ద్వారా నా జ్ఞానాన్ని విస్తరించడానికి మరియు ప్రపంచం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను ఈ మ్యాగజైన్లు వార్తాపత్రికలు చదవడం ద్వారా నా భవిష్యత్తును ఎలా మార్చుకోవాలో ఎలా ఉద్యోగాన్ని సంపాదించాలో అనే విషయాలపై స్పష్టంగా చూస్తాను